ఊర్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే

మన పట్టణానికి ఊర్లో విలేజ్ చిన్న ఊళ్ళకు తేడా ఏంటంటే అక్కడ ఏదైతే మనం జాబు చేస్తామో సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి అయితే మనకు అక్కడ ఉండడానికి రూంలకి కానీ దానిలోకి కానీ కిరాయి కట్టుకోవడానికే సగం దాదాపు సగం సాలరీ అక్కడనే పోతుంది ఇంకా ఎవరు వచ్చినా కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ కుటుంబ సభ్యులు వచ్చినా కానీ వాళ్ళతో ఆ ఖర్చుల విషయంలో కానీ ప్రతీ దానికీ ఖర్చులూ ఎక్కువ ఉండ ఉంటాయి ఇక విలేజ్ మనకు ఊళ్ళో చూసుకుంటే సొంత ఇళ్ళు ఉంటుంది మన వచ్చిన జీతంతో మనకు కొద్దిగా అమౌంట్ అనేది పొదుపు చేసుకోవచ్చు ఇంకొకటి పట్టణాల్లో అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతీదానికి బండి అనేది అవసరము ఇక్కడ మనకు విలేజ్ ఊళ్ళో అయితే బండి ఏం అవసరం లేదు నడ నడుచుకుంటూ వెళ్ళవచ్చు ఎందుకంటే మనకు తెలిసిన ప్రాంతమే కాబట్టి వెళ్ళవచ్చు ఇంకొకటి సిటీ పట్టణాల్లో ఉంటే ప్రతీ దానికీ సౌకర్యం ఉంటుంది వెళ్ళడానికి కానీ మనకూ అక్కడ ఉండే ప్రదేశాలు మనకు ఎక్కడా కరెక్ట్

ప్రాంతము అంటే షాపులు కానీ అలాంటి ప్లేస్ ప్రదేశాలు కానీ కరెక్టు తెలియవు కాబట్టి మనము దానికీ బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ ట్యాక్సీ సౌకర్యం కానీ ఉపయోగించడం జరుగుతుంది అదే మనకు ఊళ్ళో అయితే మనకూ స్నేహితులు ఉంటారు ఫ్యామిలీస్ అందరూ ఉంటారు ఎవరో ఒకరి దగ్గర మనం బండి అడగడం కానీ కొద్ది గంటల వరకు ఇట్లా ఈవిధంగా మనకూ ఊళ్ళలో సదుపాయం ఉంటుంది అందుకే ఊళ్ళో ఉండ ఉండటానికి ఇష్టపడతాను ఉన్న దాంట్లో ఎంతో కొద్ది దాంట్లో మన జీవితం అనేది గడపవచ్చు అని